కుటుంబంలో స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుందండి ఎందుకంటే కుటుంబంలో స్త్రీ లేనిదే ఏమి జరగదండి ఎందుకంటే స్త్రీ వంటలు ఆడవాళ్ళు ఇంట్లో వంటలు పిల్లల్ని చూసుకోవడం బట్టలు ఉతకడం ఇలాగ అనేక రకాల పనులు చేస్తుంటారు అలాగే పురుషుల పాత్ర కూడా ప్రధానమైనది ఎందుకంటే పురుషులు కుటుంబాన్ని నడిపించడానికి ఎంతగానో కష్టపడతారు వారి యొక్క కష్టం వల్లే కుటుంబం ముందుకు నడుస్తుంది రెండు చేతులు లేనిదే చెప్పట్లు లేన్నట్టు అలాగే కుటుంబంలో స్త్రీ పురుషుల పాత్ర ముఖ్యమైనవి ఎందుకంటే స్త్రీ లేనిది పురుషుడు లేడు పురుషుడు లేనిది స్త్రీ లేదు అలాగే కుటుంబంలో పనులు కూడా ఇద్దరు సరిసమానంగా పంచుకుంటారు ఎందుకనగా పురుషుడు బయటికి వెళ్ళినప్పుడు స్త్రీ స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు పురుషుడు ఇంట్లో పనులు చేస్తూ ఇంట్లో ఉంటారు ఎందుకనగా వారు వారి కుటుంబాన్ని ముందుకు సాగించుకోవాలి ఎందుకంటే ఇద్దరూ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనివ్వాలి కుటుంబంలో స్త్రీ పురుషులే కాకుండా అత్తమామలు కూడా ఉంటారు వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి పురుషుడు కూడా సహాయపడాలి అలాగే స్త్రీ కూడా సహకరించాలి వీళ్ళిద్దరూ సహకరిస్తేనే కుటుంబం ఒక ఉన్నతంగా రూపు రూపుదిద్దుకుంటుంది అందుకే ఇద్దరి పాత్ర ముఖ్యమైనది పురుషులు ఇంటిని నడిపించడానికి కష్టపడితే ఇల్లు నడవడానికి స్రీలు కష్టపడతారు ఈ విధంగా ఇద్దరు చాలా కృషితో సహకారంతో ముందుకు నడవాలి